కొత్తగా పుట్టిన పిల్లలకు మేబి పిల్లలకు మొదటి సంవత్సరంలో జరిగే వివిధ రకాల వేడుకలు గురించి మనం మాట్లాడుకుందాం మొదటిది అనగా పుట్టిన పిల్లలకి అన్నం ముట్టించడం అనే సాంప్రదాయంతో అది ఒక వేడుక చేస్తారు రెండవది ఉయ్యాలో వేయడం అనేది జరుగుతుంది మూడోది ఆ పిల్లలకు బట్టలు పెట్టడం అనేది పిల్లలకు బట్టలు కూడా పెడతారు నాలుగవది వాళ్ళకి పేరు కూడా పెట్టడం జరుగుతుంది ఆ విధంగా వేడుకలు అనేవి జరుపుకుంటారు